భారతదేశంలో రంగ్ అన్నీ రంగాలుగా మార్చింది నేను రతన్ టాటా గారు అని అనుకుంటున్నాను ఎందుకంటే అతను ఐటీ పారిశ్రామిక వేత్త అతడు చాలా మార్పులు ఇండియన్ డెవలప్మెంట్ కోసం చాలా ఉపయోగపడింది ప్రతియొక్క రంగం మైనింగ్ రంగాలలో కానీ సాఫ్ట్వేర్ ఈ రంగాలలో కానీ అతని యొక్క విధానం ఇతరులకు జాబ్ కలిపించే విధానం అతని వే ఆఫ్ థింకింగ్ అందరి ఉన్న వాని లేని వానికి అంటే వాళ్ళకి సహాయం చేయడం అనే థాట్ మీద బేస్ చేసుకుని ఉంది కాబట్టి సో అది ఆటోమాటిక్గా మన ఇండియా డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను చాన్సు దాని ద్వారా నా గ పర్సనల్గా నేను చెప్పాలి అనుకుంటే నా పర్సనల్గా నేను చాలా మార్పు పొందాను నా జీవితంలో రతన్ టాటా గారి వల్ల అతని అతని కంపెనీలో నాకు జాబ్ రావడం వల్ల నేను చాలా ఛేంజ్ అయ్యాను